చెప్పండి అవును చెప్పండి మ్యామ్ అవునా ఎప్పుడు చెప్పండి మ్యామ్ ప్రైజెస్ అంటే ఏమి కావాలి మీకు

నా దగ్గర చాలా ఉన్నాయండి మీకు ఏమి కావాలో చెప్పండి స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర

కార్టూన్ స్టిక్కర్సా మ్యామ్ అవి షీట్సా ఓకే మ్యామ్ ఇంకా ఏమన్న కావాలా మ్యామ్ అవునా ఇంకా ఓకే మ్యామ్ చెప్తాను ఇంకా ఏమివద్దా మ్యామ్ ఇంకా ఓకే దెన్ చూస్తాను కానీ నేను చెప్తా అంటే మా దగ్గర వచ్చి బల్క్లో తీసుకుంటే కొంచం తక్కువ ఉంది మ్యామ్ మీకు బల్క్లో కావాలా లేకపోతే సింగల్ సింగల్ కావాలా అంటే బల్క్లో కావాలా ఓకే మ్యామ్ అంటే మా దగ్గర సైంటిఫిక్ క్యాల్కులేటర్ వచ్చి ఒకటి సిక్స్టీ రూపీస్ ఉంటుంది మ్యామ్ అంటే మీరు బల్క్లో తీసుకుంటే అంటే నార్మల్ క్యాల్కులేటర్ అయిన సరే సైంటిఫిక్ అయిన సరే ఒకవేళ మీరు బల్క్లో తీసుకుంటే ఏమి అవుతుందంటే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉన్నది ఫిఫ్టీ అవుతుంది ఫిఫ్టీ ఉన్నది ఫార్టీ అవుతుంది ఇలా టెన్ రూపీస్ టెన్ రూపీస్ కన్సెషన్ ఉంటుంది మీకు ఓకేనా అదే బ్రౌన్ షీట్స్ మీద అయితే టూ రూపీస్ కన్సెషన్ ఉంటుంది ఇట్లా తక్కువ చేసి ఇస్తాం అండి మేము

అంటే మీరు ఇంకొకవేళ ఎక్కువ తీసుకుంటే మేము ఇంకా తగించగలుగుతాం ఓకేనా ఓకే మ్యామ్ చేయండి ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్